హలో న నమస్తే బాపు బాపు క్యాబ్ డ్రైవరా నేను ఈ మధ్యలో దిగినా వారమవుతోంది ఈ ఆర్కేపీలో అదే ఇక్కడ తిరగరానీకి ఏముంటాయే చూసిరానీకి ఇట్లా పార్కులసువంటి ఇట్లా ఏమన్నా ఏరియాలున్నాయా ఇక్కడ

మనకు అవైలబుల్ ఉన్నవి చూడు బాపు

ఇదేదో పార్క్ అవైలబుల్ ఉన్నదన్నారు కదా కాకా

ఇదేదో గాంధర్ కిల్ అని ఏదో అవైలబుల్ బాగానే అన్నారు కదా అవునండి మరి ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అన్నది తెలిస్తే బుక్ చేసుకుందాం అని కాకా ఆర్కేపీ బాబాయ్ అబ్బా కాకా అవైలబుల్ అంటే మన దరిదాపు ఈ లెక్కలో చూడు ఎక్కువ దూరమేం వద్దు తక్కువ ఖర్చులో అయ్యిపోయేటట్టు చూడు బాబాయ్ సరేగాని కొంచెం తెలిసినోళ్ళు సజెస్ట్ చేస్తే ఫోన్ చేసినాము కదా ఏమన్నా తక్కువ తీసుకుంటారేమో అని బాపు అట్లా ఇంకా అవైలబుల్ ఏమున్నాయి కాకా ఇక్కడ చూడనీకి ఏదో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అట అది కూడా అంటే మంచి పర్యాటక అదేనా

ఫస్ట్ ఏదన్నా పార్కు గాంధర్ కిల్ అవి అయిన తర్వాత ఒక డే అంతా తిరుగుతాం బాపు అదంతా అదంతా కొద్ది దూరం పోయి వచ్చినాక మళ్ళా అవైలబుల్ ఏమన్నా అవైలబుల్ ఇక్కడ ఉన్నాయి చూసుకొని మళ్ళీ నైట్ వరకు ఇంటికి రావాలి మొత్తం కలిపి ఒక డే అంతా తీసుకుంటాం బాపు మళ్ళా ఎంత ఛార్జ్ అవుతుంది ఇవన్నీ చూసి చెప్తే బుక్ చేసుకుంటా

అమౌంటు బరాబరే బాపు అన్నీ చూసుకున్నాం గానీ బాపు మంచి సాటిస్ఫైడ్ చేస్ చేస్తారా అని సాటిస్ఫైడ్ చేస్తారా అని ఫుల్లు అవైలబుల్ ఉంటుంది కదా అన్నీ ఓకే ఓకే కాకా కలుద్దాం కాకా మంచిదే